మేము బావిలోంచి నీళ్ళు తోడెటప్పుడు ఎలా తోడాలి అంటే ముందుగా బావిలోంచి నీళ్ళు బావి బోరు లోంచి నీరు ఎలా తోడాలి అంటే బావి బోరులోకి ఒక మోటర్ ఉంటుంది ఆ మోటార్ అనేది ఆ బావి బోరులోకి ఎత్తి మనం నీట్గా ఎంత లోతు పంపించి బావి బోరులోకి ఫిల్టర్ చేసి వాటర్ ఫిల్టర్ చేసి మోటర్ పంపించి బోరు బావిలోంచి వాటర్ ఫిల్టర్ చేసే బోరు పంపించి తరువాత ఇలా చేయాలి బోర్ బావిలోంచి వాటర్ ఎలా పైకి రావాలి అంటే ముందుగా మనం మెయిన్గా స్విచ్కు మోటర్ స్విచ్ వేసుకొని ఆ తరువాత మోటార్ స్విచ్ వేసుకొని ఆ తరువాత బావి స్విచ్ వేసిన తరువాత వాటర్ పైకి రావడానికి కొంచెంసేపు వాటరు వాటర్ పైప్లోంచి వాటర్ పోసి ఆ తరువాత కొంచెంసేపు అలా అటు ఇటు వెనక్కి మోటార్తో ఇలా కదిపి అప్పుడు నీరు స్పీడ్గా రావడానికి కారణం బోరు బావిలోంచి నీరు ఎంత త్వరగా స్విచ్ వేయగానే నీరు బయటకు వస్తుంది ఇది బోరు బావిలోంచి నీరు పారే పద్ధతి మరొకటి ఏమిటంటే ఒక నుయ్యిలోంచి నీరు ఎలా రావాలి అంటే ముందుగా మోటార్ ప్రక్కన పెట్టి నుయ్యికి చిన్నహోల్లో కన్నం లాంటిది పెట్టి కన్నంలోకి నీ పైపు పంపించి స్విచ్ వేయగానే మోటర్తో తోడుకోకుండా మోటర్ నుంచి నీళ్ళు రావడానికి ఇది ఇది ఒక పరిష్కారం మేము బావి నుంచి నీళ్ళు తీయడానికి తొడడానికి కారణం ఎన్ని విధాలుగా ఎలక్ట్రికల్ మోటర్లు ఉన్నాయి ఇలా వాడుకుంటామని చెప్పవచ్చు ఎందుకంటే మీరు వాటరు ఎలక్ట్రికల్ మోటార్తో ఎలక్ట్రికల్ మోటార్ సహాయకరణతోను వాటర్ పైకి స్విచ్ వే స్విచ్ వేయడానికి రావడానికి కారణం ఇదేనని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా మేము ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా మేము నీరు తాగు నీరు బయటకు లాగవచ్చు బయటకు తెప్పించవచ్చు అని నేను ఇలా కోరుకుంటున్నాను